నేను బిర్యానీ ఆర్డర్ చేసాను అంటే మాది రామ్ నగర్ కానీ రామ్ నగర్లో లేనండి ప్రెసెంట్ జ్యోతి నగర్లో ఉన్న జ్యోతి నగర్లో ఉన్న కాబట్టి నేను చేసిన ఆర్డర్ నాకు రామ్ నగర్లో లేను కాబట్టి జ్యోతి నగర్లో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇవ్వండి జ్యోతి నగర్ దాటినాక రామ్ నగర్ కదా ఆ నేను అక్కడ నాకు అక్కడ అందుబాటులో ఎవరు లేరు ఇంట్లో నాకు చిన్న పని ఉంటే ఇటు జ్యోతి నగర్ సైడ్ వచ్చిన ఆ డెలివరీని నాకు ఇక్కడ జ్యోతి నగర్లో ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే రామ్ నగర్లో ఎవరు లేరు కదా ఎవరు లేరు అక్కడ తీసుకునే వాళ్ళు లేరు నాకు చిన్న పని ఉండే ఆ పని అంటే జాబ్ జాబ్ మ్యాటర్లో నేను చిన్న వర్క్ కోసం జ్యోతి నగర్లో వచ్చాను అదే డెలివరీ నాకు ఇక్కడ ఇస్తారని నేను అనుకుంటున్నాను